నేను ఒక వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిని నేను ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఒకసారి నేను ఒక ముఖ్యమైన కస్టమర్కు ఒక లేఖను తప్పుగా పంపాను లేఖలో ఒక తప్పుడు ధరను తెలియజేసింది నేను ఈ పొరపాటుని తెలుసుకున్నప్పుడు చాలా భయపడ్డాను నేను వెంటనే కస్టమర్కు క్షమాపణ లేఖను పంపాను నేను ఈ పొరపాటు గురించి వివరించాను మరియు వారికి తప్పుడు ధరను తెలియజేసిన లేఖను పంపాను తప్పుడు ధరదను సరిచేసి లేఖను పంపాను కస్టమర్ నాకు క్షమాపణను అంగీకరించారు వారు నా పనితీరుపై ఆనందించారని మరియు ఈ పొరపాటును అర్థం చేసుకున్నారని నాకు తెలియజేశారు ఈ పొరపాటు నుండి నేను చాలా నేర్చుకున్నాను ఇప్పుడు నా పనిలో మరింత జాగ్రత్తగా ఉంటాను నేను ఒక పొరపాటును చేస్తే దానిని వెంటనే గుర్తించి దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను ఈ పొరపాటు నుండి నేను నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పాఠాలు ఎల్లప్పుడూ మీ పనులో జాగ్రత్తగా ఉండటం ఒక పొరపాటుని చేస్తే దానిని వెంటనే గుర్తించడం పొరపాటును పరిష్కరించడానికి ప్రయత్నించడం మీ పొరపాటు గురించి క్షమాపణలు చెప్పడం ఈ పాఠాలను నేర్చుకోవడం ద్వారా మనం పనిలో మరింత శ్రేష్టంగా ఉండవచ్చు